భారతీయుల సినిమాలు సంగీతం వలన అనేక క్రొత్త క్రొత్త విషయాలు తెలుసుకుంటున్నారు సినిమాలు తీయడం వలన ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి సినిమాలు తీయడం వలన వారిలో ఉన్న ప్రతిభ మరియు అభివృద్ధి చెందుతున్నారు శాస్త్రీయ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం కుటుంబాలలో ప్రేమ అనురాగాలు చూపించి సీరియల్ ఉన్న సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం కొణిదెల రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆ అలాగే ఆలియా భట్ నటి కూడా నాకు చాలా ఇష్టం నాకు ఇష్టమైన సంగీత కారుడు ఏఆర్ రెహ్మాన్ ఆయన నోబెల్ ప్రైజ్ కూడా పొందారు మనస్సుకు ఆహ్లాదకరంగా మృదువుగా ఉన్న రాగాలు అంటే నాకు చాలా ఇష్టం